నేను సందర్శించవల్సిన కొన్ని స్థలాలలో చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన ప్రదేశాలు మారేడుమిల్లి విజయవాడ పెద్ద తిరుపతి చిన్న తిరుపతి మరియు కొన్ని జూ పార్కులు ఇవన్నీ ప్రదేశాలు గోల్కొండ చార్మినార్ ఆగ్రాలో తాజ్ మహల్ వంటివి ప్రదేశాలు చూడముచ్చటగా ఉంటాయి ఇక్కడికి వెళ్ళినప్పుడు కొత్త అనుభూతుని కలిగి ఉంటాయి పెద్దతరా అక్కడ ఆహ్లాదకరంగా గుడి చుట్టుపక్కల ప్రదేశాలు చాలా ముచ్చటగా ఉంటాయి ఇటు విజయవాడ కృష్ణా నది బ్యారేజి మరియు అక్కడ సిటీ అందాలను ఆహ్లాదించవచ్చు విశాఖపట్నం వెళితే చుట్టుపక్కల సముద్రం అంత గాలి అచ్చమైన స్వచ్ఛమైన గాలి అన్నీ కూడా మనకి ఆహ్లాదకరంగా కనపడతాయి ఆ నగరం అంతా చుట్టు మంచు కొండలతో కప్పబడి ఉంటాయి అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళిన అక్కడ ఉండబ ఉండాలి అనిపిస్తుంది మళ్ళీ తిరిగి రాబుద్ది అవదు కుడా ఇది కూడా ఈ సేవా ప్రదేశాలు నాకు చాలా ఆహ్లాదకరంగా కనబడతాయి నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఉండి సంతోషంగా గడిపి వస్తాను